నా పేరు సుమతి అండి నేను పుట్టింది పెరిగింది అంతా తిరుపతిలోనే నాకొచ్చేసి తోడబుట్టినోళ్ళుచ్చి ఒక చెల్లెలు ఉంది తర్వాత వచ్చేసి ఒక అన్నఉన్నాడు ఒక తమ్ముడున్నాడన్నమాట నాన్నగారు అమ్మగారు తాతయ్య నాన్నమ్మ నాన్నగారికి తోడబుట్టినోళ్ళుచ్చి ఎవ్వరు లేదు నాన్నగారు ఒక్కరే అన్నమాట నా నాన్నగారి తర్వాత ఒక బాబు పుట్టాడంట తను వన్ ఇయర్ ఉండేటప్పుడే చనిపోయాడని మా నాన్నమ్మ చెబుతూ ఉండేది మేమంతా తిరుపతిలోనే స్థిరపడిన వాళ్ళం అనమాట ఎప్పటి నుంచో తాత గారిది కూడా తిరుపతినే తాతగారు వచ్చేసి రైల్వే ఎంప్లాయి ఆ కాలంలోనే రైల్వే ఎంప్లాయ్ అన్నమాట నాన్నమ్మ వచ్చేసి ఇంట్లోనే హౌస్ వైఫ్ అన్నమాట ఆ సమయంలో వచ్చేసి చాలా కష్టపడే వాళ్ళంట ఏమంటే వాళ్ళ బంధువులంత వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉండేవారే అన్నమాట మా తాతయ్య గా తాతగారి బంధువులంతా వాళ్ళంత కొంచము అంటే మొరటు మనుషులన్నమాట ఎప్పుడు తాగేసి గొడవలు వేయడము అందుకని తాతగారికి అక్కడ ఉండేది ఇష్టము లేదు ఇష్టం లేకుండా ఇంకా సొంతిల్లు అక్కడ వదిలేసి బాడుకోదిలేసి వేరే ఏరియాలో వచ్చి ఉంటున్నాం అన్మాట తర్వాత నాన్నగార్ని బాగానే చదివిచ్చారు తనొచ్చేసి బిఎస్సీ చేశాడు తను గవర్నమెంట్ ఎంప్లాయే టీచర్గా వర్క్ చేస్తున్నాడు మా నాన్నగారు గవర్నమెంట్ స్కూల్లోనే టీచ్ ఫస్ట్ ప్రైవేట్లో జా ప్రైవేట్లోనే చేసే ఆయన తర్వాత పెళ్ళి కాక ముందొచ్చేసి గవర్నమెంట్లో జాబ్ వచ్చింది తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చాక పెళ్ళై వివాహమైందన్నమా ట నాన్నగారికి వాళ్ళదికూడా అంటే దూరపు బంధువులన్నమాట నాన్నగారు అమ్మగారు ఫ్యామిలీ వచ్చేసి దూరపు బంధువులే నాన్నగారికొచ్చేసి అత్త కూతురో మామ కూతురో అన్నమాట అమ్మగారు నాన్నగారి పేరొచ్చేసి రఘు అన్నమాట అమ్మగారి పేరొచ్చేసి రేవతి మే మాదంతా చాలా సంతోషమైన కుటుంబం అన్నమాట మేము మేమంత చదివిందొచ్చేసి నాన్నగారు ఫస్టు అదే పెళ్ళి కాక ముందు ఒక స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నానని చెప్పారు కదా ఆ జ్ఞానజ్యోతి స్కూల్లోనే మేమంతా చదివామన్నమాట తర్వాత వచ్చేసి తాతగారికి నేనంటే చాలా ఇష్టము మా మా నాన్నమ్మ గారికొచ్చేసి మా తమ్ముడంటే చాలా ఇష్టము ఆ చిన్నవాడు కాబట్టి ఇప్పుడొచ్చేసి ఏం జరుగుతుందంటే మాకంత మేమంత బాగా చదువుకున్నాము మంచి ఉద్యోగం చేస్తా నాన్న ఇంకా ఈ సంవత్సరం రిటైర్డ్ అవుతున్నారన్మాట రిటైర్మెంట్ గురించే ఇప్పుడు ఇంట్లో మొత్తం డిస్కషన్ పోతుందన్మాట ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యే లోపల నాకు పెళ్ళి చేయాలని చెప్పేసి అన్ననున్నాడు ఫస్ట్ కానీ ముందు నాకు చేయాలి కదా అని చెప్పేసి ఫస్ట్ నాకు పెళ్ళి చేయాలని చెప్పేసి చూస్తున్నారన్నమాట కానీ రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి మనం ఆ ఆఫీస్లో చేస్తారు రిటర్మెంట్ ఫంక్షన్ బాగా గ్రాండ్గా కానీ నాన్నగారికి సప్రైజ్ ఇవ్వడానికి మనమేమన్న చేద్దాము మనము నాన్నగారికి ఏమన్న సప్రైజ్ ఇస్తాము ఎక్కన్న బయటవెళ్ళి తిందామా బయట ఎక్కడన్న డిన్నర్కి అరేంజ్ చేద్దామా లేకుంటే ఒక ఫైవ్డేస్కి బయట ఎక్కడన్న టూర్లాగా వెళ్ళేసొస్తామా అని చెప్పి ప్లాన్ వేస్తు ప్లాన్ వేస్తుంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి ట్రావెల్స్ లోనే వర్క్ చేస్తుందన్మాట ఇప్పుడు దీవాళి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి వాలది వాళ్ళ దాంట్లో కొన్ని ఆఫర్స్ పోతుందంట దీవాళి హాలిడేస్కి ప్యాకేజ్ ఫ్యామిలీ ప్యాకేజ్లో కొంచెం తక్కువ చేసి కేరళ ట్రిప్ తీసుకెళ్తున్నారంట అంటే యూజువల్గా వెళ్ళే కాస్ట్ కంటే ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్లో వచ్చి ఆఫర్లున్నాయి ఈ ఈ ఇలాగ ట్రిప్ ప్లాన్ చేసి వెళ్ళు నాన్నకు సర్ప్రైజింగ్ ఉంటుంది కేరళలో వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి బాగుంటుంది అని చెప్పి చెప్పారన్నమాట సరే అని చెప్పి అమ్మ గారితో చెప్పాను నాన్నగారికి తెలియకుండా మేమే తాతగారు నాన్నమ్మ నేను మేమంతా డిస్కస్ చేస్తున్నాం అన్నమాట ఇలా చేద్దాము నా ఫ్రెండ్ ఇలాగ చెప్పింది ప్యాకేజింగ్లో కొంచము డిస్కౌంట్ ఉంటుందంట ఇప్పుడు వెళ్తే ఫ్యామిలీ మొత్తం బోట్ హౌస్ తీసుకొని అక్కడ టూ డేస్ ఉండేసి తర్వాత బయట కొంచెం తిరిగే ప్లేస్లుంటాయి బోట్హౌస్లోనే సెలబ్రేట్ చేసుకుందాము ప్లాన్ చేద్దామని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము నా యూజువల్గా వచ్చేసి బోట్ హౌసు నార్మల్ డేస్లో వచ్చేసి ఒక్క రోజుకి ఇద్దరికొచ్చి అరౌండ్ ఫోర్ థౌసండ్ దాకా నాలుగు వేల దాకా పడుతుందంట కానీ మేము వెళ్ళేది వీక్ ఎండ్స్ కాబట్టి నార్మల్ డేస్లో అయితే ఎక్కువుంటుంది ఇప్పుడు ఆఫర్ పోతుంది కాబట్టి ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం ఇప్పుడు ఎనిమిది మంది ఉండే బోట్ ఉంటుందంట నాల్ నలుగురు ఉండే బోట్ ఉంటుందంట తర్వాత వచ్చేసి ఇద్దరికైతే రెండ్ రెండ్ రూములుంటే వేరే ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇద్దరు వెళ్తే ఇంకో రూమ్ కొచ్చి వేరే వేరే వాళ్ళని అట్టా అరెంజ్ చేసి ఇస్తారంట కానీ మేము ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం కాబట్టి మాకొచ్చేసి పదిమంది ఉండేలా బోట్ మాకే మొత్తం అరేంజ్ చేసి ఇస్తానని చెప్పింది నా ఫ్రెండ్ అక్కడే సెలబ్రేట్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాము వెళ్తే నెక్స్ట్ వీక్ బయలుతాము అన్నమాట కేరళ కేరళకి నాన్నగారికి ఏం చెప్పాలి అ అది దాని గురించి ఆలోచిస్తున్నాం మేమంతా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇలాగా కేరళాలో నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది నేనొకటే వెళ్ళడం నాకిష్టం లేదు మా అందరు వెళ్దామని చెప్తా మనుకుంటున్నానండి